గుంటూరు జిల్లాలో ప్రధాన ఉద్యోగ అవకాశాలు జీవనోపాధి వనరులు పరిశ్రమలు సేవలు స్వయం ఉపాధి ప్రజలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇష్టపడుతూ ఉంటాం లేక ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటాం ఇక జిల్లాలో నిరుద్యోగం ప్రబలంగా ఉండడం గమనించే ఉంటాం ఉదాహరణకు కొన్ని ఇన్స్టిట్యూట్లో వల్ల అక్కడ ట్రైనింగ్ చేస్తూ అక్కడ జాబ్ చే జాబ్ అవకాశాలు స్కిల్స్ ట్రైనింగ్ ఇచ్చి జాబులు ఇప్పిస్తూ ఉంటారు అలా చేయటం వలన పరిశ్రమలో ఉన్న ఉద్యోగాలు ఎలా చేయాలి అన్న స్కిల్స్ నేర్పించి అక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తూ ఉంటారు అలాగే రైతు భరోసా కేంద్రాలలో రైతులకు వ్యవసాయానికి సరిపడా ఏ మందులు ఎక్కువగా ఏ ఎరువులు వాడినట్లయితే పంట బాగా పండుతుందని ఏ కాలంలో ఏ పంట బాగా పండుతుందని అవగాహన కల్పించడం అట్లాంటివి కార్యక్రమాలు చేస్తూ ఉండటం వల్ల వాళ్ళకి కొత్త పద్ధతుల్లో వ్యవసాయం సులువుగా మంచిగా లాభకారంగా నష్టాలు లేకుండా ఇబ్బందులు లేని వ్యవసాయం చేసుకోవడానికి అన్ని చాలా బాగా ఉంటుంది అలా చేయిపియడం వల్ల రైతు కేంద్రాలు భరోసా కేంద్రాలు పెట్టడం వల్ల నిరుద్యోగ ఉద్యోగస్తులు కూడా జాబులాంటివి కూడా ఉంటూ ఉంటాయి